మనము వంటింట్లో కరెంటుతో పని చేసే వస్తువులు గ్యాస్ సిలిండర్ ఉంది లేకపోతే గ్రైండర్ ఉంది లేకపోతే మిక్సర్ ఉంది లేకపోతే ఎలక్ట్రికల్ ష ఎలక్ట్రికల్ స్టవ్ ఉంది ఏ మళ్ళీ తర్వాత ఇది ఫ్రిడ్జ్ ఉంది ఇలాంటి ఇంకా కొన్ని కొన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో ఉన్నాయి దీనికన్నా ముందు మా మన ముత్తతాత తాతవాళ్ళ కాలంలో అయితే అసలు ఏమీ లేకుండే ఇప్పుడైతే కొన్ని కొన్ని తెలిసి ఇంకా ఇంకా ముందు పరిస్థితులు ఏమేం వస్తాయి అది కూడా మనం చెప్పలేం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి ఇవి ఇవి దీని గురించి నేను చెప్తున్నా మిక్సర్ మిక్సర్ మిక్సర్ ఇప్పుడు మనము ప్రతీ దానికి ఏదైనా పల్లీలైనా లేకపోతే పల్లీల చట్నీ టమాటా చట్నీ ఏదైనా మనం యూజ్ చేయాలంటే మిక్సర్ యూజ్ చేస్తున్నాం దీనికైనా ముందు మన ముత్తాతలు అమ్మమ్మోళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తుండే మిక్సర్ లేకుండే అప్పుడు అప్పుడు ఎలా దంచుతుండే అంటే రోలు ఫస్ట్ రోలు ఉంటుండే ఆ రోలులో దంచి దంచి దంచి అది చేస్తుండే మిక్సర్ ఇది గ్రైండర్ ఇప్పుడు మనం దోశ అయినా వడ అయినా ఇదే నార్మల్ ఇప్పుడు ఆదివారం వచ్చిందైతే టిఫిన్ కావాలని పిల్లలంటారు టిఫిన్ కావాలంటే మనకి పిండి ఎలా చెయ్యాలంటే గ్రైండర్ గ్రైండర్లో ఏసుకుంటున్నాం దానికి గ్రైండర్ చేసుకుంటున్నాము మళ్ళీ పది నిమిషాలు గంట తర్వాత మనం టిఫిన్ రెడీ చేసుకుంటాం ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు ఈ కాలంలో ఇలా ఫస్ట్ ముందు కాలంలో ఎలా ఉండే గ్రైండర్ లేకుండే అప్పుడు ఒకవేళ మనం మన మన వాళ్ళు టిఫిన్ చేయాలనుకుంటే ఏమనుకుంటుండే రోల్ రోలులో దంచి దంచి దంచి దాన్ని పిండిని మస్త్ మస్త్ దంచి దంచి దంచి అది ఒక టిఫిన్ చేసే అయ్యే ఆ టైమ్ వరకు దంచి దాన్ని మంచిగా అది చేసి సైడ్కి నానబెట్టేసి ఒక గంట తర్వాత అప్పుడు వాళ్ళు టిఫిన్ చేసుకుంటుండే అలా చేస్తుండే మన గ్రైండర్లో ఐదు నిమిషాల్లో అయ్యే పని అక్కడ గంటలు గంటలు అవుతుండే మిక్సర్లో కూడా ఇప్పుడు ఐదు నిమిషాలు పని పల్లీలు వేయించితే ఐదు నిమిషాల్లో పల్లీలు పౌడర్ అయిపోతుంది అప్పుడు అది హాఫ్ అన్ అవర్ కూడా పట్టొచ్చు లేపోతే ముప్పై ఇరవై ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా పట్టొచ్చు అలా అవుతుంది అప్పడికాలం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రతీ దానికి ఎలక్ట్రికల్ వచ్చేసింది ప్రతీ ఇప్పు గ్రైండర్ ఎలక్ట్రికల్ వచ్చేసింది మిక్సర్ ఎలక్ట్రికల్ గ్యాస్ స్టవ్ అప్పుడు ఇప్పుడు స్టవ్ ఉంది ఇప్పుడు స్టవ్ కూడా కాదు ఎలక్ట్రికల్ స్టవ్ వచ్చింది దీనికన్నా కొన్ని కొన్ని సంవత్సరం వెనుక ఏముండే నార్మల్ గ్యాస్ సిలిండర్ ఉంది గ్యాస్ సిలిండర్ ఉన్న మళ్ళీ దానికన్నా ముందు ఏముండే ఇది గ్యాస్ నూనేది స్టవ్ ఉండే మళ్ళీ దానికైనా ముందే మన ముత్తాత ముత్తాతల అప్పుడు పరిస్థితుల్లో ఏముండే ఇది కట్టెల పొయ్యుండే కట్టెల పొయ్యి కట్టెల పొయ్యి పైన వాళ్ళు వంట చేసుండే ఏ టూ జెడ్ ఏ దావత్ ఉన్నా ఏదున్నా ఇంట్లో మంచిదున్నా చెడ్డదున్నా చాలా మంది వచ్చినా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు కట్టె పొయ్యి మీద చేసుండే ఇప్పు మళ్ళీ తర్వాత మళ్ళీ మనం మమ్మీ డాడీ లేకపోతే అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాలానికి ఏమొచ్చేసింది స్టవ్ గ్యాస్ ఉన్న స్టవ్ వచ్చేసింది ఆ కాలంలో గ్యాస్ ఉన్న స్టవ్ యూజ్ చేస్తుండే మళ్ళీ తర్వాత ఇప్పుడు మన మన పరి మన మన టైంకి ఏమొచ్చేసింది గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మనం ఎంతమంది వంట చెయ్యాలన్నా ఈ మనం ఇంట్లో ఎంత ఫంక్షన్ చెయ్యాలనుకున్నా వెయ్యి మంది వచ్చినా యాభై మంది వచ్చినా ఏదైనా వచ్చినా మనం భయపడాల్సింది లేదు ఎందుకు స్టవ్ పైన ఏదైనా వండుతున్నామా డైరెక్ట్ తొందరగా అయిపోతుందా బంద్ చేస్తున్నామా అయిపోయింది టెన్షన్ లేకుండా అయిపోయింది అలా అదే ముందు ఇంతమంది ఇంతమంది దావత్ చెయ్యాలంటే ఆలోచిస్తుండే కట్టెలు ఎక్కడ్నుంచి తీసుకురావాలే ఇంతమంది ఎక్కడినుంచి చేసుకురాల అలా ఉండే ఇప్పుడు ఏం లేదు ప్రతీ దానికి ఎలక్ట్రిషన్ ప్రతీ దానికి మరి ఓవెన్ ఓవెన్ కూడా ఉంది ఇప్పుడు ఈ కాలంలో ఓవెన్ వచ్చింది ఓవెన్ వచ్చిన వల్ల మనం చిన్న దానికి ప్రతీ దానికి కేక్స్ కేక్ ప్రతీ ఇప్పుడు పుట్టినా కేకు ఎవరు ప్రెగ్నెన్సీ వచ్చినా కేక్ ఎవరు అది చేసినా కేక్ ప్రతీ దానికి కేక్ కేక్ అంటుంది మనకి కేక్ మన కేక్ చేయాలంటే ఓవెన్ ఉంది కాబట్టి మనం కేక్ చేసుకుంటాం ఇప్పుడు బర్డే వచ్చిందా బర్డేకి కేక్ తీసుకొస్తారు సెలబ్రేషన్ చేస్తారు బర్డే కంప్లీట్ చేసేస్తారు అదే దీనికైనా ముందు బర్డే వస్తే మనకు ఓవెన్ లేకుండే ఓవెన్ లేకుంటే వాళ్ళు ఎలా చేస్తుండే ఏదో నార్మల్గా ఇంట్లో సిరా లేకపోతే ఏదో ఒక స్వీట్ చేస్తుండే ఆ స్వీట్కి దానికి ఏదో ఒక డెకరేషన్ చేసి వాళ్ళ మనస్సుకి సంతోషపడడానికి ఆ స్వీట్లోనే వాళ్ళ పుట్టినరోజు లేపోతే వాళ్ళ పెళ్ళిరోజు లేకపోతే ఇలానే ఏదో ఒక చిన్న చిన్న సెలబ్రేషన్స్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటుండే ఇప్పుడు అలా కాదు కదా ప్రతీ దానికి ఎలక్ట్రిషన్ అయి కాబట్టి మిక్సరైనా గ్రైండరైనా గ్యాస్ సిలిండరైనా ఓవెన్ అయినా ప్రతీ దానికి అది చేస్తారు తెలుసా ఓవెన్ అయితే అది ఓవెన్ ఓవెన్ దాని గురించి కూడా అది చాలా మంది సెలబ్రేషన్ మాత్రం దానిపైననే చేసుకుంటారు అలా ఉంది అందుకే మిక్సర్ గ్రైండర్ ప్రతిదీ మిక్సర్ గ్రైండర్ గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఎలక్ట్రిషన్ గానే అలానే ఫ్రిడ్జ్ ఇప్పుడు ఈ కాలంలో ఫ్రిడ్జ్ వచ్చింది దీనికైనా ముందు ఫ్రిడ్జ్ లేకుండే ఫ్రిడ్జ్ లేనప్పుడు వాళ్ళు ఎలా చేస్తుండే ఇప్పుడైతే ఫ్రిడ్జ్ వచ్చింది కాబట్టి వారం రోజు వెజిటేబుల్ వాళ్ళు తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం దీనికైనా ముందు రోజు రోజు తెచ్చుకో తెచ్చి పెడుతుండే లేకపోతే సంచిలో నీళ్ళు కొట్టి అలా పెడుతుండే కదా ఇప్పుడలా కాదు కాబట్టి ఎనిమిది రోజులు కూరగాయలు ఒకటేసారి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము మళ్ళీ రోజు రోజుకి తీసి దీనికైనా ముందు రోజు ఒక్కక్క రోజుకి తెచ్చుకుంటుండే